హలో క్యాంటీన్ ఓనర్ మీరేనా చికెన్ బియాని ఉందా మీ దగ్గర చికెన్ మంచూరియ చికెన్ మంచూరియా ఉందా ఓకే నూడిల్స్ ఉందా నాన్ వెజ్ చికెన్ నూడిల్స్ కావాలి టూ ప్లేట్స్ కావాలి మంచూరియా కావాలి వెజ్ చికెన్ లేదా చికెన్ మంచూరియా లేదా వెజ్ ఒకటి అవైలబుల్ ఉందా చికెన్ కూడా ఉందా ఎంతసేపు అయితాదండి మీరొక ఒక త్రీ ప్లేట్స్ అరేంజ్ చేయగలుతారా ఓకే ఇంకా డిషెస్ ఏమన్నాయండి మీ దగ్గర మెనూ కార్డు వడ అలాంటివి ఉన్నాయండి బ్రేక్ఫాస్ట్ లైక్ టైపు ఓకే వడ కూడా ఒక టూ ప్లేట్స్ ఇస్తారాండి ఉన్నాయా ఇంకా స్నాక్స్లో ఏమున్నాయయండి మీ దగ్గర డిషెస్ ఓకే అండి కావాలండి బ్లాక్ టీ ఒక త్రీ ఇవ్వండి కోల్డ్ కాఫీ ఒక టూ ఇవ్వండి వెజ్కి ఏం వద్దండి రైసు మటన్ ఫ్రై ఉందా అండి ప్రాన్స్ ఇవ్వండి ఒక త్రీ కేజీస్ ఓకే ఇవన్నీ ఇప్పుడ హాఫ్ అన్ అవర్లో ఇస్తార అండి ఇవన్నీ అరేంజ్ చేయగలుగుతారా మీరు ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ